ఆంధ్రప్రదేశ్లో నాటకాలు నృత్య కార్యక్రమాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను సమర్పించే ప్రముఖ సాంస్కృతిక కేంద్రాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఉలేఖనియ స్థలాల వివరాలు ఒకటి ఉత్తరావం కళామండపం విశాఖపట్నం ఈ మండపం నాటకాలు నృత్య కార్యక్రమాలు సంస్కృతిక అయోజనాలు కన్నుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే అది ప్రధానంగా గుంటూరులోని మధు ఫంక్షన్ హాల్ మరియు విశాఖపట్నంలోని ప్రదర్శన వేదికల్లో జరుగుతాయి ఇవి సామర్ధ్యంగా నాటకాలు నృత్య కార్యక్రమాలు మరియు ఇతర సాంస్కృతిక అయోజనాలు నిర్వహిస్తారు కావేరి కన్నడ సంగా అని సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో కన్నడ సంస్కృతిక కార్యక్రమాలను సమర్పిస్తుంది రెండు సాంకేతిక విద్యా మండపం విశాఖపట్నం ఇది సంగీత నృత్య కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తుంది మూడు కావేరి కన్నడ సంఘం విశాఖపట్నం ఈ సంఘసంస్కృతిక కార్యక్రమాలు మరియు సాహిత్య కార్యక్రమాలను ఆయోజిస్తుంది ఈ వేదికల సమర్థంగా వక్తలు అందించే కోసం సుదీర్ఘంగాప్రయత్న పడుతుంది సీటింగ్ సామర్థ్యం వారు అనుసరించడంలో సహాయపడుతుంది